ఆ పుస్తకాలే కాకుండా మ్యాగ్జిన్స్ స్వాతి మ్యాగ్జిన్స్ న్యూస్ పేపర్ ఆంధ్ర జ్యోతి ఈనాడు న్యూస్ పేపర్స్ వస్తాయి ఆ న్యూస్ పేపర్ కూడా చదువుతాను ఆ కరోనాకి ముందు న్యూస్ పేపర్లో డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్కి సంబంధించి వచ్చేది డిస్టిక్ పేపర్ అని ఒకటి వచ్చేది అంటే ఆ డిస్ట్రిక్ట్ పేపర్లో వచ్చేసి ఓన్లీ మన శ్రీకాకుళం అంటే ప్రతి డిస్టిక్ మండలాలు ఆ ఊరు ఆ ఏరియాకి పర్టికులర్గా ఆ డిస్టిక్ పేపర్ అని వచ్చేటివి డిస్టిక్ పేపర్ అని పన్నెండు పేపర్లు వచ్చేటివి ఆ ఆ పేపర్లు వచ్చేసి మన చుట్టూ జరిగే వార్తలు మొత్తం ఆ డిస్టిక్ పేపర్లో వచ్చేవి మెయిన్ పేపర్ వచ్చేసి ఆ ప్రపంచం వ్యాప్తం అంటే ఇండియా వైడ్గా ఎక్కడ ఏం జరుగుతున్నాయి ఇండియన్ కాకుండా బయట ఏమన్నా ఫారన్ వాటికి కూడా తెలవాలి మనకు అటువంటి న్యూస్ రావాలి అని అంటే ఆ పేపర్ మెయిన్ పేపర్లో వచ్చేటి మూవీస్కి సంబంధించిన అన్నింటికీ సంబంధించినవి మెయిన్ పేపర్లో వచ్చేటివి కరోనా వల్ల అదే పేపర్లో ఒక సింగిల్ ఆ టు పేపర్స్ వచ్చేసి డిస్టిక్ చేసినారు ఆ మొత్తం మిగితా అంతా సేమ్ యాజ్ టీజ్గా చేసినారు మాక్సిమం సండే మ్యాగజిన్స్ స్వాతి బుక్ స్వాతి బుక్ వచ్చేది ఆ ఇంకా సండే బుక్స్ బాగా ఇంట్రెస్ట్ చూపించాను ఇంకా ఎందుకంటే వెనకాల వచ్చేసి ఇవి ఇట్లా ఫిల్ చేసేవి వచ్చేవి అన్నట్టు పదభాగం పదవిభాగం మన అలాంటివి ఆ సుడోకు వచ్చేది దాని కోసమనేది ఈ మ్యాగ్జిన్ న్యూస్ పేపర్స్ చదివేదాన్ని